కోళ్ళ పెంపకం అనేది ఈ రోజులలో చాలా అవసరం అలాంటిది మనము బాయిలర్ లాంటి కోళ్ళు కాకుండా మన ఇంటి వద్ద నాటుకోళ్ళు పెంచుకోవాలి అది మనం తినడానికి ఆరోగ్యం మరియు ఎలాంటి రోగాలు రాకుండా మనము కాపాడుకోగలుగుతాము అలా ఆ కోళ్ళు పెంచడానికి కొన్ని సూచనలు ఏంటంటే వాటికి మొదటి రక్షణ అనేది అనగా ఒక ఇంటి లాంటి నిర్మాణం చేసుకోవడం దానిలో ఈ కోళ్ళని పెంచుకోవడము మరియు అవి పుట్టగానే వాటికి వ్యాక్సిన్ అనేది అందించడంలో వాటికి ఎటువంటి రోగాలు రాకుండా చూసుకోగలుగుతాము మరియు వాటికి ఎటువంటి వేరే డిసీజులు రాకుండా మనము చాలా జాగ్రత్తగా చూడాలి మరియు కెమికల్ ఫుడ్డు కాకుండా మన దగ్గర ఇంట్లో ఉండే జొన్నలు మొక్కలు సజ్జలు లాంటివి వాటికి మేతగా వేస్తే అవి చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి మరల దాని వల్ల వాటికి నీరు కూడా శుభ్రమైన నీరు అనేది వాటికి మనం ఎప్పుడు పెడతు ఉండాలి మనం పెట్టే ఫుడ్డు అనగా ఆహారం నీరు ఎంత క్వాలిటీగా అంటే ఎంత మంచిగా ఇస్తామో అవి కూడా అంతే ఆరోగ్యంగా పెరిగి మనము ఆరోగ్యంగా వండుతా ఉంటాము మరియు వాటిని ఎక్కువ అంటే వాటికి ఉండడానికి స్థలం లేకపోవడం వలన అవి చాలా ఇబ్బంది గురి అవుతాయి కావున ఇవి పాత మాడలు గంపలు కింద కాకుండా చిన్నగా షెడ్ షట్టర్ లాంటివి ఏర్పాటు చేసుకొని దాంట్లో ఈ నాటుకోళ్ళు పెంచుకోవడం అనేది చాలా మంచి విషయము దాని వల్ల మనకు అధిక ఆదాయంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది